ఈ స్మార్ట్వాచ్లో నచ్చనిది ఏంటంటే చార్జింగ్ ఎక్కువ నిలబడతలేదు ఎక్కువ దూరం పట్టుకు వెళ్తున్నప్పుడు ఆఫ్ అయిపోతుంది మనకు మనకుఎప్పుడు అవసరమో అది ఒకొక్కసారి పని చేయట్లేదు